మీ ప్రాంతంలో అనుసరించే ప్రధాన మాతరపై పైన సాంప్రదాయాలు లేదా ఆచారాలు ఏమిటి ఆ యొక్క సూచనలు అంటే ప్రార్థనలు నైవేద్యాలు వేడుకలు తీర్థయాత్రలు మీ మతపరమైన ఆచారాలు ఒక భాగంగా ఏమిటి ఆ విధానం వివరించండి ఈ యొక్క వివరణ అనేది చాలా ముఖ్యమైనది మనం ఎదుటివారికి అందజేసే పద్ధతి కూడా చాలా అనుసరించి చేయాలి ఈ యొక్క పద్ధతిలో ప్రార్థనలను నైవేద్యాలు వేడుకలు తీర్థయాత్రలు ఈ మతపరమైన ఆచారాలు చాలా ఉన్నాయి ఈ యొక్క హిందువులు అనగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలు ఉగాది పచ్చడి ఉగాది వేడుకలు మరియు అలాగే గంగమ్మ జాతర అలాగే మనం తీసుకున్నామంటే వినాయక చవితి దీపావళి అనేవి వీరు బాగా జరుపుకుంటారు అలాగే నాగుల చవితి మరియు ఇతర ఇతర గ్రామ దేవతల కొలిచేవారు వారి యొక్క పండుగలు చాలా వరకు జరుపుకుంటారు ఈ యొక్క సాంప్రదాయాలు వారి యొక్క సమర్పించిన నైవేద్యాలు ద్వారా వారి యొక్క ఆనందాన్ని వారు తెలియజేస్తారు ఈ యొక్క హిందువులతో కూడుకున్న ఒక సాంప్రదాయం అంటే వారు సంక్రాంతి వేడుకలు అనేవి బాగా జరుపుకుంటారు అలాగే మనము ముస్లిమ్స్ వస్తే వాళ్ళు ముబారక్ మరియు బక్రీద్ అలాంటివి జరుపుకుంటారు అలాగే వాళ్ళు పీర్లు కూడా అంటారు అలాంటి పండుగలు అంగరంగగా బాగా జరుపుకుంటారు క్రిస్మస్ అనేది గుడ్ ఫ్రైడే క్రిస్టియన్స్ క్రిస్మస్ అనేవి వారు బాగా జరుపుకుంటారు ప్రతి ఒక్క ఆదివారము వారు వారి యొక్క ఏసుక్రీస్తు దేవుడికి భజన కార్యక్రమాలు వారు అందజేస్తారు ప్రార్థనలు కూడా వారు బాగా కొలిచేవారు వారి యొక్క కొవ్వొత్తితో వారి యొక్క ప్రార్థనని ఆరంభిస్తారు వారి యొక్క కోరుకున్న కోరికలు వారి యొక్క ప్రార్థనలు కూడా బాగా జరుపుకుంటారు ఈ యొక్క విషయాన్ని మనము ఇక్కడ తెలియజేయవచ్చు తీర్థయాత్రలు అనగా మనము ఒక్కొక్క గుళ్ళకు అంటే హిందువులు వారి యొక్క గుళ్లకు వారు ప్రయాణించుకుంటూ వారు ఎన్నో ఎన్నెన్నో తీర్థయాత్రలు వంటి ఒక పది పదిహేను గుళ్ళ దర్శనాలు చేసుకొని మరీ వారు ఒక గృహముకు వారు చేరుకుంటారు అని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ యొక్క ప్రాంతంలో అనుసరించేవి భాగముగా నేను చెప్పగలను